హలో ఆ ఎవరు ఆ అవును అవున అవును అవును సార్ షేర్ ఆటోనే సార్ ఆర్టిసి బస్ స్టాండేనా ఓకే ఓకే సార్ మీరు ఎక్కడున్నారు ఎక్కడకి రావాలి సార్ ఓకే ఓకే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను సార్ ఒక టెన్ టెన్ కిలోమీటర్స్ పడుతుంది అంటే ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సార్ చెప్పండి సార్ చూసి ఇవ్వండి సార్ అంటే చెప్పండి చెప్పండి సార్ నిజమే సార్ అంటే మధ్యాహ్నం టైం కదా మళ్ళీ రిటర్న్ ఎవ్వరూ ఉండరు మళ్ళీ ఎమ్టి బండి నడపాలని యాభై కష్టం సార్ పెట్రోల్ రేట్లు కూడా పెరిగాయి సార్ మీరే పది రూపాయలు చూసి ఇవ్వాలి అసలు ఓ ఎం సార్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సార్ ఓ వెంకటేశ్వర కాలనీ నుంచి ఆర్టీసి బస్టాండ్ వరకు ఓకే ఓకే మీరు టూరిజం ప్లేస్ ఏమైనా చూస్తారా సార్ మధ్యలో టెంపుల్ ఒకటి ఉంది అక్కడికి ఏమైనా చూసుకుని వెళ్తారా అవునవును సార్ అవును అది సాయిబాబా గుడి ఈరోజు గురువారం కదా అందుకనక మధ్యలో గుడి గుడి దర్శనం చేసుకుని వెళ్దాము అన్న ఆ చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది మీకు ఎన్నింటికి సార్ ఇది బస్ ఎన్నింటికి ఓ ఓ హాఫ్ ఎన్ అవర్లో ఉందా ఒక దారిలోనే ఒక ఫైవ్ మినిట్స్లో దండం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు సార్ ఓకే ఓకే రండి సార్ నేను వస్తూ ఉన్నాను సార్ రెడీగా ఉన్నాను సార్ బయటకి వచ్చి ఓకే ఓకే ఓకే సార్ ఓకే